నేను ఆన్లైన్లో ఒక డ్రస్ ఆర్డర్ పెట్టాను ఆ డ్రస్ నాకు ఫస్ట్ నేను ఆన్లైన్లో నేను ఫొటోలో చూడగానే నాకు అది చాలా నచ్చింది కానీ బయట నేను నాకు ఆర్డర్ డెలివరీ అయ్యాక ఆర్డర్ ఇంకా చాలా బాగుంది నాకు అక్కడ డ్రస్ మీద రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ మిక్స్ చేసినట్టు ఉంది కలరు చాలా అంటే చాలా బాగుంది అది క్లాత్ కూడా చాలా మందంగా ఉంది అసలు అది షింక్ అయ్యేటట్టు కూడా అనిపించట్లేదు నాకు నాకైతే ఆ డ్రస్ నాకు చాలా నచ్చింది నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసానో అలాగే వచ్చింది అలాగే ఇంకా ఏంటంటే ఆ డ్రెస్ కలరు నేను ఫోన్లో చూసిన దాని కన్నా బయట ఇంకా బాగుంది ఆ ఆర్డర్ నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది అది నాకు ఇంకా కొనుక్కుంటే ఈ యాప్ ఈ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇలాంటివే కొనుక్కోవాలనిపించింది నిజంగా అంత బాగుంది అండ్ అది కూడా నేను అంబ్రెల్లానే కావాలనుకున్న అంబ్రెల్లా టైప్ డ్రస్ ఆ అంబ్రెల్లా టైప్ వచ్చింది నేను ఇంకా అంటే వన్ లేయరే వచ్చింది అనుకున్నా కానీ అది త్రీ ఫోర్ లేయర్స్ వచ్చి త్రీ ఫోర్ లేయర్స్ రావడం దానికి లుక్ వచ్చింది ఆ డ్రస్కి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అది కూడా ఏంటంటే డ్రస్ నేను నార్మల్గా ఆన్లైన్లో చూసినప్పుడు ఏంటంటే కొంచం నాకు తెలుపు అవుతద్ది ఏమో నాకు సెట్ అవ్వదేమో వైట్ కదా నేను ఇది లైట్ కలర్లా అనిపించింది నాకు తెలుపు అవుతద్ది ఏమి అని నాకు అనుకున్నాను కానీ బైటకు వచ్చినప్పుడు ఓకే ఇది డార్క్ గా ఉంది నా కలర్కి కూడా బాగా మ్యాచ్ అయ్యితద్ది అని చెప్పి ఇంకా నేను ఆర్డర్ నాకైతే అది చాలా అంటే చాలా నచ్చింది నేను ఆర్డర్ పెట్టినందు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దానికి తోడు నా మా మమ్మీ వాళ్ళు కూడా మా మమ్మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటి నాకు ఇది ఈ డ్రస్ ఎక్కడ కొనుక్కున్నావు ఈ డ్రస్ ఎక్కడ కొనుకున్నావు అని అందరూ అడిగారు వేసుకో గానే నాకు చాలా నచ్చింది ఆ డ్రస్ ప్రతి ఒక్కరు నువ్వు ఎక్కడ కొనుక్కున్నావు నేను అక్కడే కొనుక్కుంటాను కాస్ట్ ఎంత చెప్పు దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది నీ సెలెక్షన్ బాగుంది టేస్ట్ బాగుంది అని అందరూ పొగిడేశారు అంత బాగుంది ఆ డ్రస్ అండ్ ఇంకా ఏంటంటే నేను దీని మీదకి చున్నీను ప్యాంటు రాదేమో అనుకున్నా కానీ వాళ్ళే ఇస్ ఇచ్చారు నేను కొన్ని నేను కొన్ని యాప్స్లో చూసాను ఆన్లైన్ యాప్స్లో అందులో ఏంటంటే చున్నీను ప్యాంటు వచ్చినట్టు చూపించేవారు కానీ ఆ రెండు వచ్చేవి కాదు నేనా ఇంకా రాదేమో అనుకున్నా కానీ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు వైట్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా నచ్చింది అలాగే మధ్యలో బ్లాక్ కలిసి చాలా బాగుంది ఇది నాకైతే చాలా నచ్చింది ఈ డ్రస్ ఇంకా ఇంకా ఏంటంటే అసలు ఆ ఈ డ్రస్ను చూస్ నాకు అసలు ఫస్ట్ ఆర్డర్ పెట్టగానే ఈ డ్రస్ చాలా అంటే చాలా నచ్చేసింది ఇంకా ఈ డ్రస్ నేను తెచ్చిన మా చెలెల్లు ముందే అడిగేస్తుంది నాకు ఇచ్చేయ్యి నాకు ఇచ్చేయ్యి నాకు ఇచ్చేయ్యి నీ డ్రసెస్ నాకు నచ్చుతాయి అని చెప్పి కానీ నేను చచ్చినా ఇవ్వను అసలు వాళ్ళకి నాకు చాలా నచ్చింది ఈ డ్రస్ అలాగే దీని క్లాత్ కానీ దీని వచ్చిన నాకు కరెక్టుగా ఫిట్ కరెక్టుగా స సరిపోయిన సైజ్ వచ్చింది నాకు చాలా నచ్చింది నాకు ఫిట్గా లేకపోతే అస్సలు నచ్చదు అలాంటిది నాకు కరెక్ట్ నా పర్సనాలిటీకి సరిపోయింది అలాగే దాని కలర్ కాంబినేషన్ మొత్తం నాకంతా బాగా నచ్చింది క్వాలిటీ ఇష్యూస్ ఏమీ లేవు అంత బాగుంది అసలు ప్రతి ఒక్కరు ఇలాంటి డ్రస్సే కావాలి అని అంటున్నారు ఎక్కడ పెట్టుకున్నావు ఎక్కడ కొనుక్కున్నావు ఆన్లైన్లో ఎక్కడ చూసావు నాకు చూపించవా నాకు చూపించవా అని చెప్పి వాళ్ళు ఒక్కసారి అడిగితే పర్వాలేదు ఏకంగా ఫోన్ చేసి మరీ చెప్పు మర్చిపోయిన్నట్టున్నావు పెట్టు పెట్టు పెట్టు అని చెప్పి లింక్ పెట్టమంటే నేను ఇంక పెట్టాను వాళ్ళకి కూడా వాళ్ళు కూడా కొనుక్కున్నారు వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పారు వాళ్ళకి నచ్చింది ఇంకా నేను ఇంకా మురిసిపోతాను మనం మాములుగా ఎవరన్నా ఏమైనా అంటే సో ఇంకా నాకైతే డ్రస్ చాలా నచ్చింది